ఆ నమస్కారమండి చెప్పండి ఏం కావాలి తప్పకుండా చెప్తానండి ఇంతకి మీ పేరేంటండి నా పేరు షమ్ము అండి మీరెక్కడ నుండి వస్తున్నారు ఇంతకీ సరే అండి అయితే మా ఆంధ్రప్రదేశ్లో కూడా టూరిస్టులని ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉంటాయండి ముందుగా చూడవలసిన ప్రదేశాలు అంటే అరకు అండి అరకు అంటే అక్కడ జలపాతాలు కొండలు ప్రకృతి అందాలు ఇలాంటివి ఎన్నో ప్రజలని చాలా ఆకర్షిస్తాయి అలాగే అక్కడ ఉండే వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఉదయాన్నే వచ్చే సూర్యోదయం అప్పుడు ఉండే మంచు చూడడానికి చాలా బాగుంటుంది మీరు అరకు ప్రదేశాన్ని సందర్శిస్తే సందర్శిస్తే మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటది అవునండి అవును ఆ అరకు అయితే మీరు తప్పకుండా వెళ్ళండి అది చాలా మంచి ఆకర్షణీయంగా ఉంటుంది చాలా చూడదగిన చూడడానికి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే అరకు అయితే మీరు తప్పకుండా వెళ్లి చూడండి మీరూ ఆ ప్రాంతాన్ని కూడా చూడవచ్చు అలాగే మారేడుమిల్లి అని రంపచోడవరం యానాం పేరుపాలెం దిండి రిసార్ట్స్ విజయవాడలో హాయిల్యాండు ఇంకా విజయవాడలో ఉన్న టెంపులు ఇవి చాలా ప్రసిద్ధ ప్రసిద్ధమైనవి అయితే ఇప్పుడు అవునండి మొత్తం ఆడుకోవడానికి లోపల అంతా వాటరు వాటర్లో ఆడుకోవచ్చు ఇంకా చాలా ప్లేస్లు ఉంటాయి లోపల ఆడుకోవడానికి సో అది అది కంపల్సరీ మీరు వెళ్తే అక్కడ మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మీరు నంద్యాలలో ఉన్న అటవీ ప్రాంతాలు రాజమండ్రిలోని ఇస్కాన్ టెంపులు ఇంకా గోదావరి ఘాట్ అలాగే అమరావతి అమరావతి గురించి మీకు ఐడియా ఉండుంటది అమరావతిని కూడా మీరు చూడొచ్చండి బాగుంటాయి ఆ ప్లేసెస్ అన్నీ కూడా సరే ఇలా మా ప్రా మా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలున్నాయి మీరు అన్నీ కూడా సందర్శించండి అయ్యో పర్లేదండి ఓకేనండి